తప్పుడు సమాచారం యొక్క వ్యాప్తి అభ్యర్థి ప్రతిష్టను దెబ్బతీస్తుంది మరియు ఓటర్లను మోసం చేస్తుంది ప్రత్యర్థులపై దాడులు విభజనను కలిగిస్తాయి మరియు ఓటర్లను నిరుత్సాహపరుస్తాయి ప్రత్యేకించి కొత్త మరియు స్వతంత్ర అభ్యర్థులకు విజయవంతమైన ప్రచారాన్ని నిర్వహించడానికి తగినంత డబ్బును సేకరించడం కష్టం వ్యక్తిగత జీవితం మరియు ప్రచారాన్ని సతు సమతుల్యంతో చేసుకోవడం ప్రచారం యొక్క డిమాండ్లు సమయం తీసుకుంటాయి మరియు ఒత్తిడిని కలిగిస్తాయి ఓటర్లందరినీ చేసు చేరుకోవడం ముఖ్యంగా గ్రామీణ లేదా వెనుకబడిన ప్రాంతాల్లోని ఓటర్లను చేరుకోవడం ఒక సవాలుగా ఉంటుంది ఓటర్ల అభ్యర్థులు మరియు సమస్యల గురించి ఖచ్చితమైన లేదా నిష్పాక్షితమైన సమాచారాన్ని పొందలేరు అభ్యర్థుల సంఖ్య సమస్యలు మరియు ప్రతిపాదనలను ఓటర్లకు విపరీతంగా ఉంటాయి కొంతమంది ఓటర్లు ఓటర్ ఐడి చట్టాలు రవాణా లేకపోవడం లేదా వైకల్యాలు వంటి ఓటరింగ్ అడ్డంకులను ఎదుర్కోవచ్చు కొంతమంది ఓటర్లు తమ ఓటు పట్టింపులేదని భావించవచ్చు లేదా రాజకీయ ప్రక్రియపై అవిశ్వాసం ఉండవచ్చు ఓటరు మోసం మరియు విదేశీ జోక్యం ఎన్నికల సమగ్రతను దెబ్బతీస్తాయి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే దేశం ఎన్నికల రకం మరియు అభ్యర్థులు మరియు ఓటర్ల వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ఈ సవాళ్లు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య సమాజానికి ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయని మరియు వారి ప్రభుత్వాన్ని రూపొందించడంలో పౌరులకు వాయిస్ని అందించడం గమనించడం ముఖ్యం ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుంది